హలో సార్ రెస్టారెంటేనా సార్ నేను ఒక పె స్వీట్ ఐటెం ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటున్నాను పెళ్ళి కోసం చాలా పెద్ద మోతాదులో ఆర్డర్ చెయ్యాలి అనుకుంటున్నాను తర్వాత వచ్చి ఏదైనా స్వీట్ ఐటమ్స్కి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా మీ రెస్టారెంట్లో చాలా టేస్టీగా ఉండే ఐటమ్స్ కావాలి తర్వాత వచ్చి ఆఫర్స్ ఏయే ఐటమ్కి ఏయే ఆఫర్స్ ఉన్నాయో నాకు చెప్పగలుగుతారా మీ రెస్టారెంట్లో ఉంటే చెప్పండి లేదంటే వేరే రెస్టారెంట్లో ఎక్కడ అయినా ఆఫర్స్ ఉంటే నాకు చెప్పగలుగుతారా